హలో హాయ్ తరుణ్ నేను ఇంట్లో ఉన్నాను ఏమి లేదు ఖాళీ తిను

ఏ షాప్ అయితే బాగుంటుంది అంటే అంటే జ్యూవెలరీ షాప్సా జ్యూవెలరీ అంటే అన్నీ బాగా ఉంటాయి ఈ లలిత జ్యూవెలరీ ఖజానా మల్బార్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్

ఎట్ల వచ్చేది అంటాం మరి లలిత జువలరీస్ బాగుంటుంది ఖాళీగా ఉన్నాను వస్తా నేను నువ్వు ఎప్పుడు వస్తా అంటే అప్పుడు గోల్డ్ కాస్ట్ వచ్చి ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఉంది అనుకుంటాను

నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు నువ్వు ఎప్పుడు పోదాం అంటే అప్పుడు వస్తా నేను అన్నీ ఐటెం మంచిగా ఉంటాయి నేను తీసుకున్నప్పుడు అప్పుడు నెక్లెస్ తీసుకున్నాం మొత్తం సెట్

అప్పుడు కొంచెం తక్కువ ఉండే అనుకుంటాను ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అట్ల ఉండే

ఓకే తరుణ్ వస్తాను ఓకే ఓకే బాయ్